గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ మీ పిల్లల్ని ఏమైన జాయిన్ చేయించాలి అనుకుంటున్నారా స్కూల్లో ఓకే సార్ అవును సార్ సెకండ్ క్లాస్ నుంచా టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంది సార్ మీ స్కూల్ది స్ట్రెంత్ ఎంత ఉంది సార్ స్కూల్ది సెకండ్ క్లాస్ది ఎయిటీనా సార్ మీ స్కూలు ఎన్హెచ్ఓ స్కూలా అంటే ఏమన్నా స్పోర్ట్స్కి అథారిటీ ఉంటుందా అండి బాగా

ఓకే సార్ ఓకే సార్ మినిమం ఫీజు ఎంత ఉంది సార్ మీది మినిమం ఫీజు ఎంత సార్ సెకండ్ క్లాస్ నుంచి సరే ఇప్పుడు క్లియారా సార్ ఎక్కడ ఉందండి స్కూల్ అది కడప డిస్టిక్ట్లో సార్ కో ఎడ్యుకేషనా అండి ఓకే అండి అంటే పర్ ఇయర్ ఎంత ఎంత అవుతుంది అండి ఫీజు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయచ్చు మేము అంతేనా సార్ చెప్పండి సార్ సెవెన్ ఇయర్స్ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి